హలో హలో మణి గారు నమస్తే నేను బాగున్నాను మీరెలా ఉన్నారు నేనైతే మీతో కొంచెం పనుండి వచ్చాను తూర్పు గోదావరి జిల్లాలో ఒక యాభై కిలోమీటర్లు రహదారి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాము దానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందామని మీ దగ్గరకొచ్చాను అవునా అంత ఖర్చు అవుతుందా అంతేనా లేదా ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గే అవకాశం కానీ ఏమైనా ఉందా అవునా సరే మీరు చెప్పిన వివరాలకు ధన్యవాదములు మేడం